టోర్నమెంట్లను ఎన్నో విధాలుగా ఎంతోమంది ప్రైవేట్ సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ పాఠశాలలు కానీ రాజకీయ పార్టీలు ఇలా ఎన్నో రకాలైనటువంటి రంగాలు ఈ పోటీలను టోర్నమెంట్లు అనేవి నిర్వహిస్తారు కరాటీ పోటీలు కానీ హాకీ టోర్నమెంట్లని లయన్స్ క్లబ్ అని ఇలా ఎన్నో సంస్థలు మహిళా మహిళా గ్రూపులని ఇలా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు టోర్నమెంట్లను నిర్వహిస్తున్నాయి ఈ టోర్నమెంట్లను పిల్లలకు పెద్దలకు మహిళలకు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆటలను నిర్వహిస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు కూడా రాజకీయ నేతల పుట్టిన రోజులకీ వాళ్ళ బ వర్ధంతిలు ఇలా ఎన్నో విధాలైనటువంటి పండుగలకి టోర్నమెంట్లను నిర్వహిస్తుంటారు ఈ టోర్నమెంట్లను నిర్వహించి టోర్నమెంట్లలో గెలుపొందిన వారికి నగ్ నగ్ బహుమతులు అనేవి ఇస్తూ ఉంటారు